ఎప్పుడూ డ్రాయింగ్ గీస్తూ ఉంటాను నాకు డ్రాయింగ్ ప్రక్రియలో కొత్త కొత్త మలుపులు వస్తూ ఉంటాయి నేను డ్రాయింగ్ అనేది ఒక థీమ్తో థీమ్ థీమ్ని చేసుకుని డ్రాయింగ్ చేస్తూ ఉంటాను ప్రస్తుతం ఎక్కువ కాలుష్యం బాగా అవుతుంది కాబట్టి నేను కాలుష్యం పైనా డ్రాయింగ్ గీసాను ఆ డ్రాయింగు అనేది నేను ఆన్లైన్లో సెర్చ్ చేస్తూ ఉంటాను ఆన్లైన్లోనే కాకుండా ఆఫ్లైన్లో కూడా చూస్తూ ఉంటాను సెర్చ్ చేసి యూట్యూబ్ అనేది ప్లాట్ఫామ్ మనకున్నది కదా యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టరు ఇంకా ఫేసుబుక్ ఇట్లాంటి వాటిల్లో ఫేమస్ ఉన్న చిత్రకారుల డ్రాయింగ్స్ చూసి ఇంకా నేనెక్కువ ఇన్స్పైర్ అయ్యి వాటిలో ఏదైనా అంతర్యం దాగి ఉందా నేను కూడా ఇలా అంతర్యం దాగి ఉండి మంచి మంచి అదేంటి థీమ్తో నేను డ్రాయింగ్ చెయ్యాలి అని ఎల్లప్పుడూ అనుకుంటున్నాను అను అనుకుంటాను ఎందుకంటే ఆ థీమ్ ఉంటేనే జనాలు అనేది చూసి ఇన్స్పైర్ అవుతారు వట్టిగా ఏదో ఒక డ్రాయింగ్ చూస్తే అది చూడ్డానికి అందంగానే ఉంటుంది కాని థీమ్తో గీస్తే అందులో అంతర్యం దాగి ఉండి అందులో ఉన్న అంతర్యం గురించి కూడా తెలుసుకొని మంచిగా వాళ్ళు కూడ వాళ్ళ మార్పు వస్తుందని నా నమ్మకం అందుకే నేనిప్పుడు ప్రెజంటు కాలుష్యం గురించి జీరో కార్బన్ ఎందుకంటే వెహికల్స్లో నుంచి చాలా ఎక్కువుగా కాలుష్యం అనేది గాలి అనేది వెలువడుతుంది ఆ గాలి వల్ల ఎక్కువగా వాతావరణం అనేది కలుషితం అవుతుంది అందుకోసమే జీరో కార్బన్ అనే థీమ్తో నేను చిత్రాలన్నీ చిత్రీకరిస్తున్నాను వాతావరణంలో వాయువులు కలుషితమవుతున్నాయని అందుకే నేను ఈ డ్రాయింగు ఒక పక్రియ వెనుక ఇంత తారతమ్యం దాగివుంది